మా ప్రాంతంలో విభిన్న మతాలకు చెందిన ప్రజలు ఉంటారు ముఖ్యంగా హిందువులు ఎక్కువగా ఉంటారు మతపరమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిత్యం ఏదో ఒకచోట జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా హిందువులు ఎక్కువగా నివసిం నివసించే ప్రాంతం కాబట్టి హిందూ దేవాలయాలు వీధికి ఒకటి ఉండడం అనేది సాధారణ విషయం హిందూ దేవాలయాలలో ఎక్కువగా పూజలు యాగాలు సాధారణ విషయం మా ప్రాంతంలో గోదావరి నది ప్రవహించడం వల్ల ప్రతీ పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పుష్కరాలు ఘననీయంగా నిర్వహిస్తారు పుష్కరాలకు హిందువులు గోదావరిలో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని చాలా బలంగా నమ్ముతారు అదేవిధంగా ప్రతి ఆదివారం చర్చిలో ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా క్రిస్మస్ని ఘనంగా జరుపుకుంటారు